చెప్పండి నమస్తే అండి చెప్పండి

అందరూ ఒకే సైజ్ అండి

లేదండి పెద్ద సైజ్ అయితే ఒక రేట్ అండి చిన్న సైజ్ అయితే ఒక రేట్ అండి ప్యాంటు షర్ట్కి ఒక రేట్ అండి డ్రస్కి ఏమో వేరే రేట్ అండి ఐదు వందలు అండి జత వచ్చి ఆరు వందలు అండి అంటే తగ్గించమంటే ఏం లేదండి సరే ఐదు వందలు డ్రస్సులు అంటున్నారు కదా కుట్టిన తరువాత ఏదైనా తగ్గిస్తానులెండి సరే చూస్తానండి అన్నీ ఒకటే సైజా అండి అన్నీ ఒకటే సైజా అండి రే స్కూల్ ఎక్కడండి స్కూల్ ఎక్కడండి సరేనండి వస్తా రేపు ఈవెనింగ్ వస్తానులెండి ఒక నెలలోనా అంటే ఐదు వందల డ్రస్సులు కదండి ఒక నెలలో అవ్వవు ఒక రెండు నెలల్లో కుడతానండి లేదండి అంటే మీకు అర్జెంట్ అయితే ఒకవేళ ట్రై చేస్తానులెండి ఎంత వరకు అయితే అంత వరకు ఇస్తాను సరే అడ్వాన్స్ ఏమైనా ఇస్తారాండి ఒక రెండు వేలు ఇవ్వండి ఫస్టు తరువాత ఒకవేళ మీ మొత్తం చూసి ఇద్దురులెండి సరే అంటే రేపు ఈవెనింగ్ అంటే మీ స్కూల్ నాకు తెలీదు కదండి రేపు ఈవెనింగ్ మీరు వచ్చి నన్ను తీసుకుని వెళ్ళండి నేను కొలతలు తీసుకుంటాను లైనింగ్ మీరే ఇస్తారా లేకపోతే నేను వెయ్యాలా క్లాత్లో లైనింగ్ వేస్తారు కదండి లైనింగ్ మీరు తెచ్చుకుంటారా లేకపోతే నన్నే వెయ్యమంటారా సరే అండి అయితే అంటే లైనింగ్కి వేరేగా అవుతుందండి మరి అమౌంటు డ్రెస్ కుట్టినందుకు వేరే లైనింగ్ కొనడానికి వేరేగా ఉంటుందండి సరేనండి యూనిఫార్మ్ మెటీరియల్ రేపు తీసుకొస్తారా తీసుకొచ్చేయండి సరేలెండి అయితే సరే చెప్పండి ఎయిట్ జీరో మూడు ఐదు రెండు నాలుగు సున్నా ఆరు తొమ్మిది సున్నా సరే అండి సరే